మా కుటుంబంలో ఇంకా మా కుటుంబ వారి కోసం నేను చేసే కొన్ని ఆరోగ్యమైన వంటకాలు ఏవో మీతో చెప్తాను అయితే నా కుటుంబం వాళ్లు అందరూ కూడా అన్ని రకాల వంటకాలు తింటారు అయితే ఆ వంటకాలు తిన్నప్పుడు ఇంకా చేసినప్పుడు కూడా నేను ఎప్పుడు వారితో చెప్తూ ఉంటాను అయితే నూనె తక్కువ వేసుకొని తినడం ఇంకా ఉప్పు తక్కువ వేసుకొని తినడం వల్ల బీపీ రాదు ఆయిల్ తక్కువ వేసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ ఉండదు ఇలాంటి వాటిని పాటించడం వల్ల వలన నా కుటుంబం వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అప్పుడప్పుడు కాయగూరలతో పాటు ఆకుకూరలు కూడా తినటం ఎంతో మంచిది అయితే ఆకుకూరలు ఎందుకు మంచిది అని అంటారా నేను చెప్తాను ఆకుకూరల వలన మనకి ఎంతో పోషక బలం వస్తుంది అలాగే కాయగూరల వలన కూడా వస్తుంది ఇంకా మష్రూమ్స్ ఇలాంటివి తినడం వలన ఎంతో ఆరోగ్యంగా ఉంటాము అయితే నాన్ వెజ్ తినడం వలన కూడా మనకి ప్రోటీన్స్ దొరుకుతాయి అయితే ఈ ఆకుకూరలు ఇంకా కాయగూరలు తినడం వలన మనకి కొలెస్ట్రాల్ అన్నది పెరగదు ఇంకా మనము మన ఎముకలు మన శరీరం ఇంకా బలంగా ఉంటుంది వీటితో పాటు మనము తరచుగా మంచినీళ్లు తీసుకోవడం వలన మన ఆ ఆరోగ్యం ఎంతో మెరుగు పడుతుంది అయితే ఈ వంటలన్నీ చేయడానికి అప్పుడు మనము కొన్ని కొన్ని విషయాలలో అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వీటితో పాటు మనము పప్పు అనగా దాల్ దాల్లో కూడా ఉత్త పప్పు వండకుండా ఉప్పు టమాటాతో వండుకున్నప్పుడు కూడా దాంట్లో మనము ఆకుకూరలు వేసుకొని ఆకుకూరలు కలుపుకొని తినడం వలన మనకు ఎంతో ఆరోగ్యం ఉంటుంది వీటితోపాటు రకరకాల కాయగూరలు ఆకుకూరలతో పాటు అప్పుడప్పుడు మనకి పోషన ఆహారం కోసం జంతు మాసం కూడా తింటూ ఉండాలి అయితే కొంతమంది జంతువు మాసం అయితే తినరు అయితే అవి తినలేని సమయంలోనే మనము దానికి సంబంధించిన పోషక ఆహారం ఇంకా గింజలు కట్టా తింటూ ఉండాలి